నాకు షేర్ మార్కెట్ గురించి తెలుసు షేర్ మార్కెట్ అనేది కంపెనీల షేర్లను కొనుగోలు మరియు విక్రయించడానికి ఒక వేదిక ఈ షేర్లను కొనుగోలు చేసే వ్యక్తులు కంపెనీలో భాగస్వాములు అవుతారు మరియు కంపెనీ యొక్క లాభంలో వాటాను పొందుతారు ఇంకా షేర్ మార్కెట్ గురించి చెప్పాలంటే హెచ్చుతగ్గులు చాలా సాధారణమైనవి ఈ హెచ్చుతగ్గులు చాలామంది కారణాల కారకాల వల్ల సంభవించవచ్చు వీటిలో ఆర్థిక పరిస్థితులు రాజకీయ అస్థిరత మరియు సాంకేతిక మార్పులు ఉన్నాయి రెండు వేల రెండు ఇరవై రెండు మార్చిలో భారతీయ స్టాక్ మార్కెట్ ఒక భారీ హెచ్చుతగ్గుని ఎదుర్కొంది ఇది యుద్ధం మరియు కరోనా వైరస్ మహమ్మారి వంటి అనేక కారణాల వల్ల సంభవించింది ఇంకా చెప్పాలంటే ప్రస్తుత భారతీయ స్టాక్ మార్కెట్ బలంగా ఉంది స్టాక్ ధరలు గత కొంతకాలంగా పెరుగుతున్నాయి మరియు స్టాక్ మార్కెట్ క్యాపిటల్ ఐడీ క్యాపిటలైజేషన్ భారతం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క బలాన్ని సూచిస్తుంది అయితే భవిష్యత్తులో మార్కెట్ హెచ్చుతగ్గులకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి ఆ ఇంకా డిజిటల్ యాప్లు గురించి చెప్పాలంటే భారతదేశంలో వ్యాపారాన్ని డిజిటల్ యాప్లు చాలా మార్చాయి ఈ యాప్లు వినియోగదారులు కొనుగోలు చేయడానికి సేవలను పొందడానికి మరియు ఇతర వ్యాపార లావాదేవీలను నిర్వహించడానికి మరింత సౌకర్యవంతమైన మార్గాన్ని అందిస్తాయి డిజిటల్ యాప్లు భారతదేశంలో వ్యాపారాన్ని ప్రమాదంలో పడేలాగా చేయవచ్చని కొంతమంది ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఈ యాప్లు చిన్న వ్యాపారాలకు పోటీని పెంచుతాయి మరియు అవి స్థానిక సాంప్రదాయాలను దెబ్బతీస్తాయి అయితే డిజిటల్ యాప్లు భారతదేశంలో వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా సహాయపడతాయి ఈ యాప్లు చిన్న వ్యాపారాలకు కొత్త కస్టమర్లకు చేరుకోవడానికి మరియు వారి వ్యాపారాలను అంతర్జాతీయంగా విస్తరించడానికి అనుమతిస్తాయి చివరగా చెప్పాలంటే డిజిటల్ యాప్లు భారతదేశంలో వ్యాపారాన్ని మెరుగుపరచడానికి మరియు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అవకాశం ఉంది అయితే ఈ డిజిటల్ యాప్ల వల్ల కలిగే ప్రమాదాలను కూడా గుర్తించడం చాలా ముఖ్యం